హలో గుడ్ ఈవినింగ్ డాక్టర్ డాక్టర్ నాకు కొద్దిగా ప్రాబ్లం ఉంది మీతో షేర్ చేసుకుందాం అని ఫోన్ చేసిన యా డాక్టర్ నాకు రీసెంట్గా నేను బండి నడుపుతున్నప్పుడు బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువ అవుతుంది అంతకముందు ఒకసారి నాకు చిన్న యాక్సిడెంట్ అయింది అంత మేజర్ కాదు కానీ అయింది సో దాని ద్వారా అవుతుందో తెలుస్తలేదు సో బ్యాక్ పెయిను కింద లుంబర్ సైడ్ నుంచి లెఫ్ట్ లెగ్కి చాలా పెయిన్ వస్తుంది మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారని ఒకసారి కనుకుందామని చేశాను డాక్టర్ కంటిన్యూస్ అని కాదు ఏమన్న వర్క్ చేస్తు ఉంటే దాని ప్రకారం నొప్పి అవుతుంది యాక్సిడెంట్ అయి చాలా రోజులు అయింది డాక్టర్ టూ థౌసండ్ ట్వంటీలో అలా అయింది

హాస్పిటిల్కు వెళ్ళాను వాళ్ళు ఫిజియోథెరపీకి సజెస్ట్ చేశారు సో ఫిజియోథెరపీకి వెళ్ళినప్పుడు కూడా నాకు అంత రిసల్స్ ఏమి రాలేదు వేరే డాక్టర్ ఇంకో డాక్టర్ కన్సల్ట్ అయితే ఏమో ఆయన ఏమో ఆపరేషన్ అంటున్నాడు అందుకోసం మీకు ఒక మాట అడిగి ఆపరేషన్కి వెళ్ళాలా లేకపోతే మెడిసిన్స్తో తగ్గుతుందా అని అడుగుతుర్రు హస్పిటల్కా డాక్టర్ ఏ టైం అలా రమ్మంటారు ఓకే మీరు అపాయింట్మెంట్ మరి నాకు ఎయిట్ అలా ఇస్తారా డాక్టర్ ఇంకోకటి ఎక్స్రేస్ అలాంటివి ఏమన్న తీసుకుని రావాలా

ఇంకా ఏమైనా స్పెసిఫిక్గా ఏమన్న తీసుకురావాలా డాక్టర్ ఓన్లీ ఎక్స్రేస్ ఎనఫా లేకపోతే ఒకసారి ఎంఆర్ఐ స్కానర్ అలాంటివి ఏమైన్న తీసుకురమ్మంటారా ఓకే ఓకే డాక్టర్ మన హాస్పిటల్ లొకేషన్ ఏంది ఓకే డాక్టర్ ఒకసారి మీరు నాకు వాట్సాప్ నెంబర్కి లొకేషన్ షేర్ చేస్తే రేపు ఎయిట్ ఓ క్లాక్కి అలా నేను కలుస్తాను ఓకే డాక్టర్ సీ యూ టుమారో డాక్టర్ ఓకే థ్యాంక్ యూ